నేను వార్తలను అనుసరించమని ఖచ్చితంగా యువతరాన్ని ప్రోత్సహిస్తాను ఎందుకంటే వార్తలను అనుసరించడం వల్ల బయట సమాజంలో జరిగే విషయాలపైన అవగాహన అలాగే సమ సామజిక పరిస్థితులు అలాగే వ్యక్తుల యొక్క ఆలోచనలు అలాగే ప్రభుత్వం మరియు మన ఆర్థిక వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి అనే దాని పైన ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఒక అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది సో ఈ వార్తలను యువతరం యువతరం ఈ వార్తలను అనుసరించడం అనేది భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఎదుగుదలకి అలాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇద్యో ఉద్యోగాలలో చేరడానికి అలాగే కొత్తగా ఉద్యోగాలను వెతుక్కునే ప్రతి ఒక యువతరానికి వార్తలను అనుసరించడం ద్వారా ఎక్కడెక్కడ ఈ ఉద్యోగాలు అనేవి లేదా ఉద్యోగ ఉద్యోగాల భర్తీలు ఎక్కడెక్కడ అనేవి ఉన్నాయి అనేవి ఒక అవగాహన ప్రతి ఒక యువత యువకులకి కలుగుతుంది